ఈ మధ్యకాలంలో నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఏమిటి అనగా మా తాతగారి నుంచి వస్తున్న పుస్తకం మహాభారతం పుస్తకం అది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ ఆ పుస్తకం అనేది నేను ఈ మధ్యకాలంలో చదివాను ఆ పుస్తకంలోని అర్థం పరమార్థం అనేటిది చాలా బాగా అర్థమైంది ఆ పుస్తకంలోని జీవిత చరిత్ర నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనం మన జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మన ఫ్యూచర్ అనేటిది ఎలా ఉంటుంది అనేటిది మన పైనే ఆధారపడి ఉంటుంది అనేటిది నేను చాలా క్లారిటీగా తెలుసుకున్నాను ఈ పుస్తకం నా యొక్క జీవితం పైన చాలా ప్రభావితం చూపిస్తుంది